సర్ హలో గుడ్ మార్నింగ్ సప్లయన్సా సార్ సార్ నాకు వచ్చి ప్రిజ్జు కావాలి సార్ ఏదయినా ఆఫర్ ఉందా సార్ అవునా సార్ ఆహా డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఎంత సార్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఎంత సార్ అవునా సరే సార్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఒకటి ఎల్ఈడి టీవి ఫార్టీ టూ ఓకే ఓకే చూసి చూసి వేయండి సార్ బిల్లు వేసేటప్పుడు అట్లే వచ్చి ఏ ఏసీ కూడా కావాలి సార్ ఏసీ ఏసీ తీసుకుంటాం తీసుకుంటాం త్రీ స్టార్ త్రీ స్టార్ కావాలి సార్ త్రీ స్టార్ అవునా సార్ ఓకే సార్ ఓకే సార్ ఇంకా ఏమేమి ఆఫర్ ఉన్నాయి సార్ కావాలి సార్ వాషింగ్ మిషన్ కూడా కావాలి ఓకే ఓకే సార్ ఓకే సార్ మళ్ళీ ఇంకా ఏముంది సార్ ఏంటి సార్ సరే సార్ ఓకే సార్ ఏదైనా ఆఫర్ వస్తే ఫోన్ చేయండి సార్ మాకు మాకు డెలివర్ చేయండి మేము మీరు ఫోన్ చేశారంటే మేము ఆఫర్ ఉంటే మీరు ఫోన్ చేయండి సార్ ఖచ్చితంగా చేయండి సార్ ఓకే సార్ ఓకే సార్